అవునండి మీ దగ్గరిప్పుడు ఏమేమి అవైలబుల్గా ఉన్నాయండి సరేనండి నాకు నాకు వన్ కేజీ మీరు పార్శిల్ చేసుంచండి నేనొచ్చి తీసుకుంటాను ఓ ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తాను వన్ కేజ్ గోంగూర మటన్ కర్రీ అన్నీనండి గ్రేవీ అండ్ స్వీట్ వచ్చి బందర్ హల్వా ఒకటి పావ్ కేజీ సరేనండి ఇంకొకటి పనీర్ టిక్కా ఒక పర్సన్కి సరిపడేది ఇవన్నీ అవునండి అవునండి బిల్ ఎంతవుతుందండి సరేనండి నేను ఫోన్పే చేస్తాను సరే సరేనండి నేనొచ్చి తీసుకుంటాను